నేను రెండవసారి ఆన్లైన్లో చేసినప్పుడు ఒక గాజులాంటి బొమ్మ చేసాను అండి ఆ బొమ్మ అనేది పగిలిపోయి వచ్చింది నాకు అది నాకు నచ్చలేదు ఆ పగలడం ఏంటి అసలు అంత మంచి వస్తువు పగిలిపోయిస్తే మన మనస్సుకు ఎట్లా ఉంటుంది అండి ఎంతో సంతోషంగా ఎంతో ఆహ్లాదంగా చేస్తే ఇలా వచ్చింది అండి నాకు